మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కోసం కస్టమర్ సర్వీస్ హెల్ప్లైన్ను సంప్రదించి మీ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చే సమస్యలను వివరించండి మీ అనుభవిస్తున్న నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్ వేగాన్ని స్పష్టంగా పేర్కొని ఇది మీ ల్యాండ్లైన్ కనెక్షన్ను ప్రభావితం చేస్తుందా అని ప్రశ్నించండి అలాగే ప్రస్తుతం మీ ప్రాంతంలో ఏవైనా సర్వీస్ అంతరాయాలు ఉన్నాయా అని అడిగి సమస్యలను త్వరగా పరిష్కరించే మార్గాల గురించి తెలుసుకోండి అవసరమయితే సూచనలు తీసుకొని మెరుగైన ఇంటర్నెట్ సేవల పొందేందుకు సంబంధిత చర్యలు తీసుకోవాలని సూచించండి